చెప్పండి ఎవరు కావాలి చెప్పండి సార్

అవుతుదండి అవుతుంది మా దగ్గర పిల్లలు పని చేసేవాళ్ళు కూడా ఉంటారండి మెము నలుగురం నలుగురు కుడతారు మాకు మంది సరిపోతుందండి నెల రోజుల్లో మీకు మొత్తం యూనిఫార్మ్లు ఇచ్చేస్తాం నెల కన్నా ముందే ఒక ఇరవై ఇరవై ఐదు కల్లా అయిపోతాయి మీకు అంతేనండి మొత్తం క్లాతు గట్రా అంతా మీరే తెచ్చుకుంటారు కదండి యూనిఫార్మ్ అంటే కుట్టుకూలీ మాత్రం చెప్పాలి అంతే కదా అబ్బాయికి అయితే మూడు వందలండి అమ్మాయికి అయితే మూడు యాభై మీరు అదేలేండి మీకు ఇద్దరికి సమానంగానే తీసుకుంటానండి ఎందుకంటే స్కూల్ పిల్లలు అంటున్నారు కాబట్టి నేను మూడు వందల చప్పున తీసుకుంటానండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇద్దరికి ఒకలాగే మూడువందలే తీసుకుంటానండి లేదండి అంటే నేను చెప్పేదే చాలా తక్కువ చెప్పానండి పిల్లలకి కాబట్టి మేడం పెద్దవాళ్ళకి అయితే కనుక మేము జతకి నాలుగు వందలు తీసుకుంటామండి

అదేనండి మీరు ఒక తే అంటే పిల్లల కొలతలు కూడా కావాలి కదండి మీ పాత కొలతలు ఏమైనా ఉంటే తెచ్చి ఇచ్చారనుకో సరిపోతుంది లేదంటే స్కూల్ మొదలైన తరువాత మేము పిల్లల దగ్గర కొలతలు తీసుకుని మరీ కుట్టాలండి కొంత ఇస్తే కొంచెం మేము అంటే దారాలు గట్రా కొనాలి కదండి మేము బండిల్స్ కొనాలి కదా సరే నండి ఇది ప్యాంటు ఇది షర్టు కదండి

చూద్దామండి మెము సగం అయిన తరువాత నేనే మీకు చెప్తాను సరిపోతుందో లేదో ఒక ఐదు వేలు ఇవ్వండి ఐదు వేలు ఉంటే లేకపోతే మూడు వేలు ఉన్నా సరిపోతుందండి సరేనండి సరే ఆ స్కూల్ పేరు ఏంటి అన్నారండి రాసుకోవడానికి అడ్వాన్స్ ఇచ్చారు కదా స్కూల్ పేరు ఏంటి గ్రేడియంట్ స్కూల్ ఫోన్ నంబర్ ఇస్తారాండి మీరు ఫోన్ నంబర్ అండి విజిటింగ్ కార్డ్ ఉన్నా పర్లేదు విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోండి సరేనండి రేపు ఐదు తర్వాత ఫోన్ చేస్తారాండి అదే అదే మీరు పిల్లలని త్వరగా తీసుకొచ్చినా పర్లేదు పాత కొలతలుంటే తీసుకొచ్చినా లేకపోతే మమ్మల్ని స్కూల్కి రమ్మన్నా పర్లేదండి వస్తాం సరేనాండి